మొత్తం కెమికల్స్తో మందులతో పండించే పంటలు బాగా ఎక్కువ ఉన్నాయి దాని వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందువలన నేను ఇంటి దగ్గర ఫామ్ ఏర్పాటు చేసుకొని ఫామ్ ఏర్పాటు చేసుకొని దాని అందులో టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ చిక్కుడుకాయ కానీ వంకాయ కానీ అన్నీ మొదలు పెట్టాను సహజ ఎరువులతో ఇప్పుడు మా హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలా మొదలు పెట్టాను